అయ్యో నా బ్యాగు మర్చిపోయాను ఆటోలో అయ్యో అతనికి ఫోన్ చేస్తాను ఉండండి అని ఫోన్ చేసి అతని రమ్మని పిలిచి నా బ్యాగు ఇందులో వదిలేసాను ఏమైంది అన్న ఏమైంది మళ్ళీ ఎవరైనా ఎక్కారా ఈ బ్యాగ్ ఇందులో లేదు నాది అందులో నా సెల్ ఫోను డబ్బులు నాకు అవసరమైన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి దయచేసి నా బ్యాగ్ను నాకు వెతికి ఇప్పించండి నేను దిగిన తర్వాతే ట్యాక్సీలో ఎవరెవరు ఎక్కారో ఒకసారి ఎక్కడ దిగారో ఒకసారి చూపిస్తే నేను అక్కడికి వెళ్ళి వెతుక్కుంటాను ప్లీజ్ నాకు చూపించండి